తెలంగాణలో కళలు హస్తకళల రంగం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటుంది ముఖ్యంగా అసలు పెద్ద ఎత్తున ఆదాయం రాబట్టడం సులభతరం అవ్వట్లేదు కళాకారులు తగినంత ప్రోత్సాహం పొందడంలో వెనుకబడి ఉంటున్నారు ప్రభుత్వ సహాయం కోసం కొంతవరకు అందుతున్న అది సరిపోవట్లేదు అలాగే సాంప్రదాయ హస్తకళలు యాంత్రిక ఉత్పత్తుల వల్ల ప్రభావితమవుతున్నాయి రుణ సౌకర్యాలు లేకపోవడం వల్ల చిన్న తరహా కళాకారులు ముందుకు వెళ్ళలేకపోతున్నారు మార్కెట్ అవకాశాలు తగ్గిపోవడంతో కళాకారులు తమ జీవనోపాధినే మార్చుకునే పరిస్థితి వస్తుంది ఇక ప్రాచీన కళారూపాలకు అసలు యువత అంతగా ఆకర్షితం అవ్వట్లేదు ఆధునికత వైపే మొగ్గు మొగ్గు చూపుతున్నాయి అలా మొగ్గు చూపడం వల్ల సాంప్రదాయ కళలకు ప్రాచుర్యం తగ్గిపోయి ప్రభుత్వం స్వచ్ఛంద సంస్థలు కలిసి ప్రజలు కలిసి కళలను ప్రోత్సహించాలి ఈ సమస్యల పరిష్కారం కోసం కళలకు కొత్త మార్కెట్ అవకాశాలు కల్పించాలి ఇలా కల్పించడం వలన కొత్త మార్కెట్ అవకాశాలు కల్పించడము ప్రదర్శనలు ఏర్పాటు చేయడమ అలాగే ఆన్లైన్ వేదికాల ద్వారా విక్రయ అవకాశం పెంచడం చేయాలి ఇలా చేయడం వలన సాంప్రదాయ కళలకు కొంత గుర్తింపు వస్తుంది ఇలా ఇలా ఒకసారి కళలకు సరైన గుర్తింపు వస్తే ఈ రంగం మరింతగా వృద్ధి చెందుతుంది